నాకు చాలా కష్టమైన ఆట అంటే ఖోఖో అందులో బాగా బాగా సేపు రన్నింగ్ చేయడం వల్ల బాగా ఎఫెక్ట్ పడుతుంది దా అందుకే మనం బాగా కష్టంగా ఖోఖో ఆడడం ఖోఖో ఆడాలి ఎనీ టైం దాన్లో ఉరుకు రన్నింగ్ చేయాలి కాబట్టి బాగా సేపు ఆడడం వల్ల ఊరికే అలసడిగా అనిపించింది బాగా కష్టంగా ఉరకడం నచ్చలేదు కాబట్టి ఇప్పుడు ఆ ఆట

అందుకే మనకు బాగా హెల్తీగా ఉంటాము దాని ద్వారా మనం హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగా ఉంటాయి అందుకే మనం కబడ్డీ అయినా ఖోఖో అయినా ఇష్టంతో ఆడాలి కష్టపడి ఏం కాదు కష్టంగా అంటే నేర్చుకో నేర్చుకునేటప్పుడు బాగా కష్టంగా ఉంటుంది ఆడడం ఆడడం వల్ల కొంచెం మనకి ఇష్టం అదే ఇష్టంగా మారుతుంది కావాలి లేదా బాగా కష్టమని అంటే స్టార్టింగ్లో బాగా కష్టం అనిపిస్తుంది అందుకే మనం ఏదైనా ఆట ఆడడం వల్ల

అందుకే కొంచెం జాగ్రత్తగా చూసి ఆడుకోవాలి వాలీబాల్ దాని ద్వారా మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అందుకే కొంచెం చూసుకొని మెల్లగా ప్రాక్టీస్ చేసి చేసి పోవాలి సడన్గా పోయినాము అనుకో మనం కూడా చేతులు విరగటం ఎలా పట్క అవుతాయి బాగా కష్టంగా ఉంటుంది వాలీబాల్ కొంచెం చూసుకొని నేర్చుకుం నేర్చుకుంటూ ఆడాలి అందుకే మనం కొంచెం హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అంటే మనం కాబట్టి హెల్త్ హెల్దీ చాలా చూసుకుంటూ ఆడుకోవాలి కష్టంగా ఉంటుంది కాబట్టి మనం రోజుకు కొంత సేపు అన్న ఆడుకుంటూ ఆడుకుంటూ మనకు అలవాటు అయ్యాక నేర్చుకుంటే పో వెళ్ళాలి దాని ద్వారా మనకు చాలా ఎనర్జీ కూడా వస్తుంది ఆడడం ఆడడం వల్ల మనకు ఏ ఆట ఎట్ల ఆడాలో కొంచెం ప్రాక్టీస్ అన్నా అవుతుంది కొంచెం చూసుకొని కూడా మనం బాగా సేపు ఆడుకుంటే చాలా మంచిది అందుకే మనం చాలా జాగ్రత్తగా వాలిబాల్ అయినా ఖోఖో అయినా కబడ్డీ అయినా చాలా జాగ్రత్తగా ఆడాలి కొంచెం చూసుకుంటూ ఆడితే మనకు మంచిది